భారతదేశం వాతావరణ ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి వేడి గాలుల తీవ్రత వర్షపాతం అడవుల ప్రమాదాలు కనిపిస్తున్నాయి నీటి కాలుష్యం భారతదేశంలో నదులు మరియు సరస్సు పారిశ్రామికవేత్తలు పూర్వం అందులో మురికి నీరు అంటే వీటి కాలుష్యం కారణంగా బాగా కలుషితమై ఉన్నాయి ఇది తాగడానికి వ్యవసాయానికి మరియు విద్యుత్ సరఫరాకి సురక్షితం కానిదిగా మారుతుంది గాలి కాలుష్యం భారత దేశంలో పెద్ద నగరాలు గాలి కాలుష్యం యొక్క ప్రధాన కేంద్రాలు ఇది ఆయాసం గుండె జబ్బు వంటి ప్రమాదాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అడవి నష్టాలు భారతదేశంలో అడివి నష్టాలు యొక్క ప్రధాన సమస్య ఎదుర్కొంటుంది అడవుల నష్టాలు భూమికోత వరదలు ఇది ఇతర పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా నేను చుట్టూ ఉన్న ప్రకృతి లోపాలను చాలా మార్పులను చూసాను నగరంలోని వ్యవసాయాలు తగ్గిపోతున్నాయి నదులు మరియు సరస్సులు మరింత కలుషితమై ఉన్నాయి అడవులు తగ్గిపోతున్నాయి వీటి వలన గాలి కాలుష్యం అవుతుంది మనం తీసుకోవడానికి ఆక్సిజన్ కూడా సరిపోవడం లేదు వేడిగా మరి వర్షాకాలంలో మరింత తీవ్రంగా మారుతుంది వీటి వలన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది చలి కాలంలో కూడా మరింత అస్థిరంగా మారుతుంది భారీ మంచు తుఫాను మరియు వేడి తరంగాలు వంటి అసాధారణ వాతావరణ సంఘటనలు మరి సాధారణంగా భావిస్తున్నారు ఈ మార్పులు భారతదేశంలో మరియు ప్రజల మీద తీవ్రమైన సమస్యలు సృష్టిస్తున్నాయి వాతావరణం మార్పులు ఇతర పర్యావరణ సమస్యలకు దారితీస్తున్నాయి వాతావరణం చాలా కలుషితంగా మారుతుంది అడవులు తగ్గిపోతున్నాయి మరంతా గాలి కాలుష్యం అవుతుంది ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్ధాలు వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి వీటి వలన వ్యవసాయానికి వీలు కూడా కుదరడం లేదు